హలో అవునమ్మా పశుపతి సూపర్ మార్కెట్ అమ్మా మాది అవునమ్మా డోర్ డెలివరీనా అట్లేమ్మా ఓకే అమ్మా సరే అమ్మా చెప్పండి అమ్మా మేము రాసుకుంటాము అమ్మే రాసుకో

సరే అమ్మా అట్లే అమ్మా సరే అమ్మా సరే అమ్మా సరే అమ్మా సరే అమ్మా అట్లమ అట్లమ సోనా మసూరి ఏమన్నా కావాలా అమ్మా బాగుంది బాగుంది మా దగ్గర బాగుంది అట్లేమ్మ అట్లే అట్లే అట్లేమ్మ అట్లేమ్మ టోటల్ టోటలేసి ఇక పసుపు పొడి ఏమన్నా కావాలా పసుపు పొడి లేకపోతే ఉప్పు సాల్ట్ ఏమన్నా కావాలా ఒక పదినిమిషాలు అమ్మా అట్లే మా అబ్బాయిని పంపిస్తాము ఫోన్ చేస్తాడు మీరు అట్లా లిఫ్ట్ చేయండమ్మా దగ్గరకి వచ్చి ఫోన్ చేయమంటాను అట్లేమ్మ అట్లే అట్లే అదేమ్మా ఒక పదినిమిషాలు అమ్మా ఆరువేల ఆరువేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలమ్మా ఓకే ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా